యువతరాలు ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులును కట్ ఖచ్చితంగా పాటిస్తారా అంటే మన సాం మనం మన ఇంట్లో ఉండే నడవడికను బట్టి మన ఇంట్లో ఉండే వృద్ధులను బట్టి మన ఇంట్లో కూడా సాంప్రదాయాలను పద్దతులను పాటించగలుగుతాం యువతరాలు కూడా పాటించగలుగుతారా అంటే మనం మన ఇంట్లో విషయంలో పిల్లలను పెంచే విధానంలో మనం సెల్ఫోన్ పట్టుకొని కూర్చుంటే పిల్లలు కూడా సెల్ఫోన్ పట్టుకొని కూర్చుంటారు మనం ఇంట్లో భక్తి గీతాలు భక్తికి సంబంధించినవి పెట్టుకుంటే పిల్లలు కూడా ఈ వైపు మళ్ళుతారు కానీ అలా సోషల్ మీడియా వైపు చెడు వ్యసనాల వైపు మళ్ళరు ఖచ్చితంగా సాంప్రదాయాలను ప పద్దతులను పాటించే అవకాశం ఉంటుంది ఎలాగైతే మన పిల్లలను మనం మంచిగా దారిలో మంచి భక్తి గీతంలో మంచి దారిలో నడిపిస్తే ప్రతి ఒక పిల్ యువతారాలు యువతరానికి కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడ్డున్న కాలంలో ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు దీని నుంచి దూరం చేసి మనం ఇంట్లో పిల్లలని మంచి సిస్టమ్యాటిక్గా పెంచి కరెక్ట్గా పే తల్లితండ్రులు కూడా పిల్లలని ప్రతి ఒక విషయంలో ప్రతి ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పి ఈ ఈ విధంగా ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని భక్తి ఇలా చేస్తే దేవుడు ఇలా ఉంటాడు ఈ తప్పులు చేస్తే దేవుడు ఇలా శపిస్తాడు ఈ తప్పులు చేస్తే దేవుడు ఇలా మెచ్చుకుంటాడు అని ప్రతి సాంప్రదాయాన్ని ప్రతి బట్టల వేసుకునే బట్టల విధానాన్ని కూడా అమ్మాయిలు ప్ర ఖచ్చితంగా చున్నీ ప్యాంట్ వేసుకోవాలి అలాగే అబ్బాయిలు కూడా లుంగీ దుప్పట కట్టుకోవాలి అని చెప్పాలి అలాగే ఇలా ఈ విధంగా మంచి సాంప్రదాయ పద్ధతులు పాటించినప్పుడు ఈ సాంప్రదాయం ఇంట్లో పాటిస్తే బయట కూడా ఒక ఒకరిని చూసి ఒకరు చేంజ్ అవుతూ ఉంటారు ఇలాంటి యువతరాలకి సా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా పాటిస్తారు కానీ ఇంట్లో మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఇల్ ఇంట్లో పాటించరు అప్పుడు ఆ యువతరానికి అసలు పాటించాలని సాంస్కృతిక విలువలు అసలు ఉండనే ఉండవు దానిపై పట్టు రావాలంటే సాంస్కృతిక విలువలపై పట్టు రావాలంటే నా అభిప్రాయం ఏమిటంటే ప్రతి ఇంట్లో ప్రతి స్కూళ్ళల్లో ప్రతి కాలేజీలల్లో సాంస్కృతిక నైపుణ్యం విత్ నైపుణ్య విలువలు అనేటియి ఒక సబ్జెక్ట్ ఉంచితే పిల్లలకు ఆ సాంస్కృతికత గురించి ఆ సంస్కృతం గురించి తెలుస్తుంది ఫస్ట్ దాని విలువ తర్వాత తెలుస్తుంది ఫస్ట్ దాని గురించి చెప్పిన తర్వాత దాని విలువ వాళ్ళు పాటించిన కొద్ది వాళ్ళకు ఆ విలువ కూడా తెలుస్తుంది అప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ముందు జెనరేషన్స్లో కూడా సాంస్కృతిక సాంస్కృతిక విలువలను తెలియచేయాలంటే కంపల్సరీగా వాళ్ళు చేసే ప్రతి పనిలో ఆ సం సంస్కృతి అని ఒక పదాన్ని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఆ మంచి జ్ఞానాన్ని ముందుకు నడిపించగలుగుతారు అప్పుడు మంచితరాలకు ఖచ్చితంగా పాటిస్తారా అంటే అది చెప్పలేం కానీ మనం ఇంట్లో నడవడికను బట్టి పిల్లలను మార్చుకోగలం అప్పుడు వాళ్ళు కూడా మార్చుతారు వాళ్ళని చూసి ఇంకో పది మంది మారుతారు వాళ్ళు బయట తిరిగేటప్పుడు అరే ఫలానా అమ్మాయి ఇట్లుంది కాబట్టి నేను కూడా అదే పద్దతిలో నేను ఉండాలి అని అనుకోని ఖచ్చితంగా పాటిస్తారు మంచి చెడు బట్టలు వేసుకునే విధానం నడవడం నడవడం విధానం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ప మంచి సాంప్రదాయ పద్ధతులు దుస్తుల విధానం ప్రతి ఒక్కటి పాటించాలి ఇంట్లో మనం ఇంట్లో వృద్దులు అమ్మ నాన్న అందరు పాటిస్తే పిల్లలు పాటిస్తారు ఆ పిల్లలు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చూసి మరోక ఇద్దరు పిల్లలు మారిన అది ఒక యువతరానికి ఒక తొలిమెట్టు అవుతుంది అప్పుడు మంచి నడవడిక అబ్ నా అభిప్రాయం ఏంటంటే మన సాంస్కృతిక విలువలను కంపల్సరీ పట్టు బట్టినట్టు ఉంటే అవి అవి ఎలాంటి చేంజెస్ ఉండవు అందులో అలా ఎలాంటి తేడాలు ఉండవు కాబట్టి మనం మంచి నడవడికలు ఉన్నప్పుడు కరెక్ట్గా అన్ని చేసినప్పుడు సాంస్కృతిక విలువలను కంపల్సరీ ముందుకు తీసుకురాగలను నేను నా అభిప్రాయం మీద సంస్కృతి విలువలను కాపాడగలను ఎట్లాంటి విషయంలోనైనా కాపాడగలను